బ్రో అదే బ్రో చాలా రోజులు అవుతుంది కదా ఇచ్చి అయ్యయ్యో విలేజ్ పోయేది ఉన్నది మ్యారేజ్ ఉన్నది అట్లా అని నేను రేపు సాయంత్రంలోపు పోతా బ్రో ఒక ఫైవ్ థర్టీకల్లా పోతాను కొంచెం ట్రై చెయ్యండి బ్రో ఎందుకంటే మా మాకు దగ్గరి వాళ్ళు కావలసి మా రిలేషన్షిప్ మన దగ్గరి వాళ్ళు అందుకని ఫోర్ ఫోర్ నాలుగు జతలు ఇచ్చినా బ్రో మీకు అదే ఎప్పుడైనా మనకు తొందరనే చేసి ఇస్తాడు కదా అని ఇప్పుడు ఇది ఇచ్చినా అట్లానే ఇస్త్రీ ఇస్త్రీ కూడా చేయండి బ్రో ఒకటి లేడీ డ్రస్ ఉంది అది అవసరం లేదు ఇద్దరు మా పాపదున్నూ మా ఆవిడ అవసరం లేదు మా కొడుకుది ఒక్కనిది చేయండి నా చిన్న బట్టలునూ నాది ఒకటి రామ్ రాజ్ అది ఉన్నది అది ఒకటి చేయండి

థర్టీ మీటర్స్ ఒకటే వీలైనంత తొందరగా చేయండి బ్రో అట్లా ఫిఫ్టీ మీటర్స్ ఉన్నదా అదే కొంచెం స్టైలిష్గానే కుట్టండి బ్రో అదే మోడలింగ్ కుదిరితే కుట్టండి అట్లా వద్దు బ్రో డిజైన్స్ వద్దు మన నార్మల్గా స్టైలిష్గా ఉంటే అయిపోద్ది

ఓకే కొంచెం తొందరగా చేయండి బ్రో ఓకే ఓకే ఓకే ఫైవ్ హండ్రెడా ఓకే వన్ ఫిఫ్టీయా మొత్తం ఇద్దరు తీసుకోవచ్చు అందరం ఒకేసారే వెళతాము మ్యారేజ్కి అన్నీ కుట్టండి అందుకనే మీకు ఓకే ఓకే అండి తప్పకుండా ఓకే ఓకే